మా ఇది క్యాస్ సర్టిఫేట్ గుంచి కొంచం డీటెయిల్ కావాలి ఇది క్యాష్ సర్టిఫికేట్స్సుకోవాలండి ఏమం కావాలన్నా సర్టిఫికేట్స్ ఓకే అ ఓకే

ఓకే సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్స్ ఉండాలా జీరాస్ంట జరుపతతుది ఈ పాస్ ఫోటో సైజ్ కదా ఒకట జరుకుడా అంటే రీసెంట్దే కావాలా లేకపోతే ఏమైనా ఇంత ముందు ఏదైనా పాతమైనా ఏ ఏం కదా పదిసెంటదిద ఆహా ఓకే క్యామ్లెట్ ఉండాలి కక్చ్చల్ంగా ఇట్లా ఇట్లా ఏమన్నా తమ్బ ప్రింట్ ఇవన్నీ ఏమన్నా తీసుంటరాా అంటే ఫ్యామిలీడ్ ఇక్కడ లేేడు జం అట్లానే ఓకే అదే ఆధార్ కార్డు ఒకటి

మద